తెలుగు భాష చాలా గొప్పది ఒక తెలుగువాడిగా చెప్పాలి అంటే ప్రపంచ దేశాల్లోకెల్లా తెలుగు ఎంతో మధురమైనదని నేను చెబుతాను ఎందుకంటే అండ్ అలానే తెలుగు భాషని ప్రోత్సహించడానికి ప్రస్తుతానికి చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి చెప్పాలి అంటే అండ్ అందులో కొన్ని ఏంటంటే చిన్నప్పటి నుంచి అంటే మొ ఫస్ట్ క్లాస్ నుంచి వాళ్ళలో వాళ్ళ టెక్స్ట్ బుక్స్లో కానీ వాళ్ళు చదివే స్టాండర్డ్స్లో కానీ తెలుగు ఇన్క్లూడ్ చేసి మన వ్యాకరణం వ్యాకరణం ఏదైతే ఉందో అది తెలుగుకి గొప్ప సంపద లాంటిది సో చిన్నప్పటి నుంచే మొదటి తరగతి నుంచే తెలుగు అలవాటు చేస్తున్నారు పాఠశాల నుంచే అండ్ అది అలా కాలేజ్ వరకు యూనివర్సిటీస్ వరకు తెలుగు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు సో చిన్నప్పటి నుంచి మనకి ఏదైతే అలవాటు అవుతుందో అది ఎప్పటికీ మర్చిపోము అంటారు కదా అలా చిన్నప్పటి నుంచి తెలుగు పిల్లల్లో అలవరిస్తే వాళ్ళకి తెలుగు అనేది ఎప్పటికీ కాపాడబడుతూనే ఉంటుంది అండ్ ఇందులో జనం ఎలా పాలుపంచుకోవచ్చు అంటే వాళ్ళ ఏజ్కి సంబంధం లేకుండా సిగ్గు పడకుండా తెలుగు మాట్లాడగలగాలి ఎక్కడికైనా బయటికి వెళితే నేను తెలుగు వాడిని అని గర్వంగా చెప్పుకోగలగాలి అండ్ ఓన్లీ ఇంగ్లీష్లో మాట్లాడి మేము మంచి పాలిష్డ్గా ఉంటాము ప్రొఫెషనల్గా ఉంటాము అంటే కాదు మన లొకాలిటీ మన రీజియన్ తెలుగు ఎక్కడికి వెళ్ళినా తెలుగులో గర్వంగా మాట్లాడగలిగే రోజు డెఫినెట్గా రావాలని కోరుకుంటాను